మన తెలంగాణ రాష్ట్రపు ఆ ఆధ్యాత్మిక సంప్రదాయాలను అనుభూతి చెందటానికి మనము చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఒక ఐదు సంవత్సరాల ఐదు వందల సంవత్సరాల ముందు ఒక భక్తుడు ఉండేవాడట ఆ భక్తుడు ఎప్పుడైనా ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళి ఆ వేంకటేశ్వరుని దర్శించుకునేవాడట వేంకటేశ్వరుడు అంటే ఇక కలియుగ దైవం కదా ఇక వెంకటేశ్వరుని మొక్కుకొని తి తిరుమలకి వెళ్ళేవాడుట అతను ఏది మొక్కుకున్నా ఏది అడిగినా అవన్నీ అతనికి దక్కేవి అట వెంకటేశ్వరుడిని చాలా పెద్ద చాలా పూజించే వాడట ఆభక్తుడు వెంకటేశ్వరునికి కూడా ఆ భక్తుడు అంటే చాలా ఇష్టమట అయితే ఒక నాడు కొన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం అతను వెళ్ళేవాడట ఆ గుడికి అయితే ఒక సంవత్సరం అతనికి అనారోగ్యంతో ఉండి వె తిరుపతికి వెళ్ళలేకపోయాడట తిరుపతికి వేళ్ళలేకపోతే ఆ తిరుపతి వెంకన్నకి కూడా తన భక్తుడు రాలేడని చాలా బాధపడి దేవునికి కూడా బాధ అనిపించి ఆ దేవుడు కూడా అయితే తన కలలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి ఆ భక్తుని కలలోకి వచ్చిండంట అయితే ఆ భక్తుడు నెక్స్ట్ డే అయితే లేచి అక్కడ దేవుడు కలలోకి వచ్చి చెప్పినాడు కదా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ తవ్వేడట తవ్వితే అక్కడ ల అక్కడ వెంకటేశ్వరుడు ఇంకా అమ్మవారు వెలిసారంట అయితే అది వి అది విగ్రహాలు ఇక దేవునివి రాగానే దొరకంగానే అతను ఆ భక్తుడు చాలా ఆనందం చెంది ఇంకా అతను సంపాదించిన డబ్బులతో అక్కడ గుడి కట్టించాడట వెంకటేశ్వరుడికి ఆ గుడి పేరే చిలుకూరి బాలాజీ అది స్వయంభు అట స్వయంభు లక్ష్మి అంటే వెంకటేశ్వరుడు డైరెక్ట్గా వచ్చి అక్కడ వచ్చాడని అందరూ నమ్ముతారు వెంకటేశ్వరునికి చిలుకూరు బాలాజీలో మీరు ఎవరికైనా వీసా కావాలన్నా కాని ఏదన్నా బయట దేశాలకు వెళ్ళాలన్న కానీ పాస్పోర్ట్ కావాలి కదా మీరు అక్కడికి వెళ్ళి చిలుకూరు బాలాజీకి వెళ్ళి వెంకటేశ్వరునికి మొక్కుకొని ఒక వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా మొక్కేరనుకోండి మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది డైరెక్ట్గా ఫారెన్కి కూడా వెళ్ళచ్చు ఇది అందరికీ తెలిసిందే వేంకటేశ్వరుడు కలియుగ దైవం మనము మంచిగా ఉండాలంటే ఏదైనా సమస్యలు వచ్చినా ఏది ఉన్నా వేంకటేశ్వరునికి మొక్కుకుంటే వెళ్ళిపోతాయట ఇంకా చిలుకూరు బాలాజీకి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఇంకా కాళేశ్వరం కూడా ఉంది సోమేశ్వరస్వామి కూడా ఉన్నాడు కేశరా ఇంక ఇగ యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట అనగానే లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీనరసింహ స్వామి వెంకటేశ్వరుడు ఇద్దరు ఒకటే ఇద్దరూ నారాయణుడే మన కోసమే చాలా చాలా అవతారాలు వేసుకొని అంటే ఒక్కొక్క స్టోరీలతో ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క భక్తుని చరిత్ర తెలియడానికి లక్ష్మీనరసింహస్వామి ఇంకా ఈ వెంకటేశ్వరులు ఇట్లాంటి అవతారాలు చాలా ఎత్తాడు రాక్షషులను చంపడానికి కూడా ఎత్తా అవతారాలు వేశాడు లక్ష్మీనరసింహస్వామి కూడా తన ఒక ఋషి ఉండే ఒక భక్తుడు ఉండేవాడట తపస్వి అతను ఒక ఋషి అయిన పేరు తెలియదు అంత గుర్తులేదు అయితే ఆ ఋషి కూడా లక్ష్మీనరసింహస్వామినే చేసేవాడట స్మరించే వాడట తపస్సు చేసాడట అయితే ఆ ఋషి చాలా ఒక వెయ్యి ఏండ్లు ఇట్లా హండ్రెడ్ ఇయర్స్ ఇట్లా తపస్సు చేసాడంట చేస్తే లక్ష్మీనారాయణ అతను మొత్తం తపస్సు చేస్తూ చేస్తూ అతను మొత్తము రాయి అయిపొయిండంట ఒక గుట్ట అయిపొయిండంట ఇప్పుడు ఆ గుట్ట ఉంటుంది కదా అతను ఆ భక్తుడే అట ఆ గుట్ట పైన అతనికి ఇగ టెంపుల్ కట్టేసారు అంట లక్ష్మీనరసింహ స్వామిని డైరెక్ట్ వెలసిండు అట ఇంకా తెలంగాణలో కొమరవెల్లి కూడా ఉంటుంది ఆ కొమరవెల్లి అనగానే మనకి గుర్తుకు వచ్చేడిది మల్లన్న మన మల్లన్న మల్లన్న కూడా డైరెక్ట్ దేవుడే డైరెక్ట్ ఆకాశం నుంచే వచ్చేండు అమ్మవారిని తీసుకెళ్ళడానికి అయితే అమ్మవారిని తీసుకెళ్తూ అతని మల్లన్న వెనుక కొందరు సైనికులు వెనుక పడ్డారట అయితే మల్లన్న కూడా అతను అమ్మవారిని తీసుకెళ్ళి ఒక గుట్ట వెనుక ఒక రాయి వెనుక దాచుకున్నాడంట అయితే దాచుకోగానే దాచుకోగానే వాళ్ళందరూ వెంబడ పడడం చుట్టుముట్టంగనే అయితే అక్కడ రెండు విగ్రహాలు ఉండెనంట అవి చుస్తే మల్లన ఇంకా అమ్మవారు ఉండెనంట అమ్మవారు ఉంటె ఇక అమ్మవారిని విగ్రహం